నేను చాలా లైవ్మోడల్స్ని అలాగే స్టిల్ లైఫ్ సెటప్ నుండి కొన్ని బొమ్మలను గీశాను అయితే ఈ బొమ్మలను గీయడానికి చాలా అనుభవం అయితే కావలసి ఉంటుంది మనకి చాలా అనుభవం ఉండాలి అయితే నేను కొన్ని బొమ్మలను గీశాను స్టిల్ లైవ్ ఫొటోస్ వాళ్ళు అలాగే కూర్చోని ఉంటారు వాళ్ళను మనం శ్రద్ధతో గీయాలి వాళ్ళు కొంచెం కదిలినా కానీ మనం గీసే బొమ్మ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వాళ్ళని కదలకుండా ఉంచాలి మనం శ్రద్ధతోటి వాటిని చూస్తూ మంచిగా గీయాలి అలాగే లైవ్ మోడల్స్ కూడా కొంతమంది ఉంటారు వాళ్ళను కూడా మనం శ్రద్ధగా చూస్తూ వాళ్ళ యొక్క కళ్ళు మొఖము వాళ్ళ యొక్క అందచందాలని చూస్తూ మనం అలాగే వాటిని గీస్తూ ఉండాలి మనం తప్పుగా గీయకూడదు మనం ఎందుకంటే తప్పుగా గీస్తాము మనం శ్రద్ధ సరిగా పెట్టకపోతే సరిగా మనకు గీయడం రాకపోతే మనం తప్పుగా గీస్తాము కాబట్టి ఎంతో శ్రద్ధతో బాగా నేర్చుకోని గీయవలసి ఉంటుంది అలా నేను బాగా నేర్చుకోని గీశాను కాబట్టి నాకు కొంతమేర గీయటానికి అనుభవం ఉంది అని నేను చెబుతున్నాను